ఎక్కువ ఎక్కువగా పెడితే మనం దాన్ని కావాల్సిన వస్తువులు అన్ని గట్టిగా పెట్టుకొని ఆడితే అప్పుడు అనేది మనకు డ్యామేజ్ అనేది తక్కువ జరగడం జరుగుతుంది లేకపోతే హింస క్రీడా అనేది హింసలాగా మారడం మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా మై మన తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ మన ఇండియా ఇండియాలో అనేది ఈ ఈ దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే మనం ఎక్కువ సేఫ్టీ అనేది వాడం వాడడం వాడం కాబట్టి ఇలా జరగడం జరుగుతుంది దానివల్ల మన ఇండియాలో మరణాలు ఎక్కువగా అని ఉన్నాయని నేను భావిస్తాను మరియు ఈ కబడ్డీ ఇవి కాకుండా ఈ ఇంటి వరకు మాత్రం లోపల ఇంటి లోపల ఆడే గేమ్స్ మాత్రం ఏం హాని అనేది జరగదు ఈ బయట ఆడే ఆటలే ఎక్కువగా ఇది అవుతాయని తెలియ ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ ఆటలను క్రీడా క్రీడలను హింసాత్మకంగా మారా మారకుండా ఉండాలంటే మనం దానికి తగిన జాగ్రత్తలు చర్యలు అనేవి తీసుకోవాలి దానికి దాని సంబంధించిన ఉపసంహరణలు ట్రైనింగ్ అనేది తీసుకోవాలి మనం ట్రైనింగ్ తీసుకోవడం వల్ల అందులో నష్టాలు అనేవి కలవకుండా ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో క్రీడ క్రీడకు సంబంధించిన అలవాట్లు వాళ్ళు వేసుకునే వాళ్ళు చేసే ఆట ఆడే ఆటలను బట్టి ఉంటాయి బయట దేశాలలో అయితే మోస్ట్లీ సేఫ్టీనే ఎక్కువ వాడుతారు ఇక్కడ మన ఇండియా మన భారతదేశంలో అయితే ఎక్కువగా

ఇంకా పోటీ అంటే బయట ప్రపంచంతో పోటీపడే అవకాశాలు ఉన్నాయి ఈ క్రీడల్లో క్రీడలకు సంబంధించిన హింసాత్మక సమస్యలు ఇవి ముఖ్యంగా ఇవి పోవాలంటే నేను నాకు అభిప్రాయం ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే దీని గురించి చెప్పాలంటే ఇది మనము ట్రైనింగ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలని అని అనుకుంటూ అనుకుంటున్నాను ఇవి ఎక్కువగా ఇండియాలోనే ఉన్నాయని భావిస్తున్నాను మరియు బయట బయట దేశాల్లో పోలిస్తే మనం కూడా క్రీడారంగంలో రానిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఈ ఈ ఈ తడబాటులను తీసుకొని దీని గురించి దీని గురించి పరిజ్ఞానించి దీన్ని అంశంలోకి తీసుకొని దీని గురించి కొద్ది కొద్దిగా శ్రమా అనేది పెడితే ఈ నష్టాలు అనేది జ జరగకుండా ఉంటాయి మరియు ఈ క్రీడా అనేది ఒక మంచి